అరే బాలు నాకు రేపు ఇంటర్వ్యూ ఉందిరా జాబ్ గురించి జాబ్ వెళ్ళాలంటే నాకు ఆధార్ కార్డులు ఇంట్లో దొరకడం లేదు ఒరిజినల్ కానీ నాకు ఇంటర్వ్యూలో ఒరిజినల్ అవసరం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా నాకు ఒరిజినల్ అక్కడ అడుగుతారు కాబట్టి నాకు ఒరిజినల్ డౌన్లోడ్ చేసుకోవాలి

నువ్వు నాకు ఏవన్న హెల్ప్ చేయగలుగుతావా అంటే ఒరిజినల్లు డా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఆన్లైన్ సెంటర్ వెళ్ళడం బెటరా లేకపోతే మీసేవకు వెళ్ళడం బెటరా ఏదన్నా చెప్పగలుగుతావా నువ్వు చాలా ముఖ్యమైన అవసరం అది ఆధార్ కార్డు ఎందుకోసం అంటే నా యెక్క రెసిడెన్షియల్ స్థానికా

చిరునామ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ మీదనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా ఆధార్ కార్డు అనేది నాకు అత్యవసరం దాని మనకు ఎటువంటి అందులో ఫేక్ లేకుండా ఏ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలనో నువ్వు చెప్తే నేను కనీసం నువ్వు తెలుసుకో లేపో నేను తెలుసుకుంటా తెలుసుకొని నాకు అది నాకు సెండ్ చేస్తే నేను ఆ లింకుని పెట్టుకొనైనా వాట్సాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి రేపు ఖచ్చితంగా అవసరం నాకు అది నువ్వే ఏదైనా సహాయం చేయాలి